మనం చూసుకున్నట్లయితే తెలుగు మరియు హిందీ భాషలు భారతదేశంలో రెండు ప్రత్యేక భాషలు కావడంతో వాటి మధ్య భిన్నతలు ఉన్నాయి తెలుగు జా ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది హిందీ ఆరియన్ భాష కుటుంబానికి చెందుతుంది ఈ రెండు భాషల మధ్య వివిధ అంశాలతో బి భిన్నతలు కనిపిస్తాయి ఈ భాషల మధ్య తేడాలు ఉన్నప్పటికీ ప్రతీ ఒక్క భాష తన ప్రత్యేకతను కలిగి ఉంటుంది మరియు భారతదేశంలో అధ్యాత్మిక సాంస్కృతి వైవిధ్య ప్రతిబింబిస్తుంది ఈ యొక్క తెలుగు భాష తెలుగు హిందీ భాషతో పోలిస్తే వాకరణంలో చూసుకోగా తెలుగులో పదిగని పదగనీయమైన వ్యాకరణ పరం పరమైన భిన్నతలు ఉన్నాయి ఉదాహరణకు తెలుగులో వర్ణమాల వర్ణ కర్ణాటక వివరణ లక్షణాలు మెరింగ్ సంబంధిత భాషా శాస్త్రాలు ఉన్నాయి కానీ హిందీలో సాద్వాత్వికమైన వ్యాకరణములు మరియు పదాలు సేకరణ వేరు సాంస్కృతిలో చూసుకున్ కలగ కలిగితే తెలుగు మరియు హిందీ భాషలు భారతదేశంలో వేరు వేరు ప్రాంతాలకు సంబంధించినవి తెలుగు దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణాలో ప్రాచుర్యం పొందింది కాగా హిందీ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మధ్య మధ్య భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించబడుతుంది అందువల్ల భాషలో వేరు వేరు సంస్కృతలు ప్రతిబింబిస్తున్నాయి లిపి చూసుకున్నట్లయితే మనం తెలుగు తన ప్రత్యేక లిపిని కలిగి ఉంది ఇది క్రోనీకల్ ఉ టం టు టుంగ్ టంగుల్లో ఉంటుంది మరియు ఇది శాస్త్రీయంగా ముద్రించడం కష్టం మరోవైపు హిందీ దేవ నాగరి లిపిలో రాయబడింది ప్రచార పరిమానం హిందీ భారతదేశంలో అధ్యాధికంగా మాట్లాడే భాషగా ఉంది కానీ తెలుగు అనేక కోట్ల ప్రజల భాష అయినప్పటికీ ఇది భారతదేశంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక భాష రంగంలో గొప్ప ప్రాధాన్యతను ఇస్తుంది ఈ యొక్క మన తెలుగు భాషను హిందీ భాషలో పోలిస్తే ఈ తెలుగ్ మన భారతదేశంలో ఈ రెండు రెండు రెండు ప్రత్యేక భాగాలుగా కలిగి ఉన్నాయి ఈ తెలుగు భాష తెలుగు భాష యొక్క ప్రత్యేకత హిందీ ఒక హిందీ యొక్క ప్రత్యేకత కలిగి ఉన్నాయి ఈ మన మన రాష్ ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తెలుగు భాషతో పాటు హిందీ భాష కూడా మెరుగు అయ్ ఉన్నాయి ఈ తెలుగు భాష ద్రావిడ భాష కుటుంబానికి చెందినది ఈ యొక్క హిందీ భాష అరియన్ భాష కుటుంబానికి చెందినది ఈ రెండు భాష వాళ్ళు ఈ యొక్క తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఉంటూ తెలుగు రాష్ట్రాల్లో కూడా హిందీ భాష మెరుగు అయున్నది ఈ తెలుగు భాషతో పాటు హిందీ భాష పోలిస్తే రెండిటికిీ ఆధ్యాత్మిక భాష ఎక్కువ వాడుతూ ఉన్నారు ప్రజలు ఈ యొక్క తెలుగు భాష తన్ ఒక ఈ తెలుగు ఒక భాష తను ఒక భిన్నతలో వాటి మధ్య ఉంటాయ్ అండ్ అయితే తెలుగు భాష ద్రావిడ భాష కుటుంబానికి హిందీ భాష రీ కుటుంబానికి చెంది ఉంటుంది ఈ వా పుస్తకాలల్లో కూడా తెలుగు భాషకు ప్రత్యేకత హిందీ భాషకు ప్రత్యేకత ఉంటూ ఉంది ఈ యొక్క తెలుగు భాష తో హిందీ భాషను పోలిచినకున్నట్లయితే హిందీ భాషకి చాలా విభిన్నమైన వర్ణమాల వివరణ క లక్షణాలు మెరిన్ మోరింగ్ సంబంధత భాషా శాస్త్రాలు ఉన్నాయి కానీ హిందీలో సర్వత్రికమైన వ్యాకరణములు మరియు పదాలు సేకరణ వేరువేరుగా ఉన్నాయి